నిజమే వ్యవసాయం పూర్తిగా కూడా వాతావరణం మీదనే ఆధారపడి ఉంటుంది అది నేను ఒప్పుకుంటాను కానీ చుట్టుపక్కల బావులు లేక కేవలం వర్షాకాలం మీదనే డిపెండ్ అయి ఉండటం అన్నది మంచిది కాదు అందుకోసమే పొలాల్లో బావులు తవ్వుకోవాలి సో వర్షాకాలం కాకుండా మిగతా టైంలో కూడా పొలం పనులు చేసుకోవచ్చు చెడు వాతావరణం ఇలాగా అంటే తుఫాను రావడం కానీయండి లేదా భారీ వర్షాలు పడడం కానివ్వండి వీటి వల్ల పొలాలు కానీ చేనులు కానివ్వండి దాంట్లో పండించే పంటలు కానివ్వండి నాశనం అవుతూ ఉంటాయి సొ వీటి వల్ల రైతులు చాలా నష్టపోతూ ఉంటారు ఈ నష్టపోకుండా నేను నా కులానికి కాపాడుకునేది ఏంటంటే ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చినటువంటిది పంట ఇన్సూరెన్స్ ప్రతి పంటకి మనం చేయించుకుంటే అనారిత్యా కారణాల వల్ల నష్టాలు జరిగినప్పుడు మనం ఆన్లైన్లో ఆప్ లైన్లో చేసుకోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీం వచ్చి నిజంగానే పంట పొలాలు నాశనం అయినా అయినాయా లేదా అని చెక్ చేసుకోని నెల రోజుల్లోపు నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంటు మన బ్యాంక్ అకౌంట్లో చెల్లిస్తూ ఉంటుంది దీని వల్ల నేను ఎక్కువగా నష్టపోకుండా ఉంటా ఉంటున్నాను ఇదే విధంగా అందరి రైతు రైతులకి ఇన్సూరెన్సు చేసుకోమని ప్రోత్సహిస్తూ ఉంటాను